భారతదేశంలో అనేక రకాల వంటకాలు ఉన్నాయి నార్త్ ఇండియన్స్కి వచ్చేటప్పటికి వాళ్ళు చపాతి పుల్కా రోటీ దానితో పాటు ఎగ్ బుర్జీ చికెన్ మటన్ ఆలు పరోటా అనేక రకాలైన వంటకాలు తీసుకుంటారు అలాగే సౌత్ ఇండియన్స్ బియ్యంతో పాటు పప్పు సాంబార్ చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్ అనేక రకాలైన వంటకాలు తీసుకుంటారు ఎక్కువగా భారతదేశంలో గోధుమలతో పాటు రైస్ కూడా పండిస్తూ ఉంటారు అనేక రకాల మసాలాలు దాల్చినచెక్క అల్లంవెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా సాంబార్ మసాలా అనేక రకాలైనా మసాలాలు తయారు చేస్తుంటారు